తెలంగాణలో భోజనం అనేది చాలా ప్రత్యేకమైనది ఇక్కడ ప్రత్యేకంగా చేసుకునేది రాగి జావా అంబలి రొట్టెలు చికెన్ మటన్ తలకాయ్ బోటి బేజా ఫ్రై ఇలాంటివి అన్ని తెలంగాణలో చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు సర్వపిండి అనేది తెలంగాణ యొక్క ప్రత్యేకత నాటుకోడి కూడా చాలా బాగా చేస్తారు ఇందులో తయారు చేసుకునే విధానం వచ్చేసి సర్వపిండి పిండిలో ఉప్పు పిండిలో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి వాము జీ జీలకర్ర ఇట్లాంటివి అన్ని వేసి ఒక ఒక గిన్నెలో అంతా ఆ మిశ్రమం మొత్తాన్ని సరిగ్గా వచ్చేలా పెట్టి దాన్ని ఆవిరికి ఉడకబెట్టుకొని ఇవ్వాలి అలా చేస్తే మనకి సర్వపిండి అనేది చాలా బాగా తయారవుతుంది